నృత్యం చేయడం నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడైనా సరే నా పిల్లలతో డ్యాన్స్ చేస్తు ఉంటాను ఎందుకు అంటే వాళ్ళు నాతో పాటు డ్యాన్స్ చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం మేము చక్కగా ఎవరు లేనప్పుడు పాటలు పెట్టుకుని మనం ముగ్గురం కలిసి చక్కగా డ్యాన్స్లు వేసుకుంటు చక్కగా పాటలు పాడుకుంటు స్టార్ట్ చేస్తాము డ్యాన్స్ వేసేటప్పుడు మాత్రం మావాడు చిన్నోడు బాగా వేస్తాడు నాన్స్టాప్గా ఒక వన్ అవర్ వేయమన్నా కూడా డ్యాన్స్ చేస్తు ఉంటాడు నేను మొదలుపెట్టడం నేను వాడు స్టార్ట్ చేసిన తర్వాత నేను నేను స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్దోడు అట్లాగా ముగ్గురం వరుసగా ఒక పది పదిహేను పాటలకి డ్యాన్స్ వేసి మళ్ళీ వచ్చి కొసేపు ఆడుకొని మళ్ళీ వెళ్ళి నాట్యం చేస్తు ఉంటాము మాకు ఆ టైంలో చాలా సరదాగా అనిపిస్తుంది